నేను కోనసీమ జిల్లాలో నివసిస్తున్న ఒక సామాన్య వ్యక్తిని నేను రాజమండ్రిలో ఒక చిన్న హోటల్ను నడుపుతున్నాను టెక్నాలజీ నా హోటల్కు చాలా విధాలుగా సహాయపడిందనే చెప్పవచ్చు మెరుగైన కస్టమర్స్ సేవను అందించడంలో టెక్నాలజీ నాకు చాలా సహాయం చేసింది నేను ఒక రిసెప్షన్ సిస్టమ్ని ఉపయోగిస్తున్నాను ఇది నా కస్టమర్లకు ఆన్లైన్లో బుకింగ్ చేయడం వారి గది స్థితిని చూడటం మరియు ఖాతాను నిర్వహించడం సులభతరం చేస్తుంది నేను కూడా ఒక సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తాను ఇది నా కస్టమర్లకు వారి అవసరాలను మరింత సమర్ధవంతంగా అర్ధం చేసుకోవడంలో నాకు సహాయపడింది ఉత్పాదకతను పెంచడంలో టెక్నాలజీ ఏ విధంగా సహాయ పడిందంటే టెక్నాలజీ నా హోటల్లో ఉత్పాదకతను చాలా సహాయపడిందనే చెప్పవచ్చు నేను ఒక హోటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ని ఉపయోగిస్తున్నాను ఇది నా సిబ్బంది రిజర్వేషన్లను నిర్వహించడం బిల్లులు జారి చేయడం మరియు సరఫరాలను క్రమంలో ఉంచడం సలభతరం చేస్తుంది ఇది నా సిబ్బంది సమయాన్ని ఆదా చేస్తుంది మరియు వారు మరింత ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టడానికి కూడా అనుమతినిస్తుంది మెరుగైన లాభదాయకత టెక్నాలజీ నా హోటల్కు మెరుగైన లాభదాయకతను సృష్టించడంలో సహాయపడిందని చెప్పవచ్చు నేను ఒక డేటా అనలటిక్స్ సిస్టమ్ను ఉపయోగిస్తాను ఇది నాకు నా కస్టమర్ల అలవాట్లను అర్ధం చేసుకోవడంలో మరియు వారి అవసరాలను ఉత్తమంగా తీర్చడానికి నా ఉత్పత్తులు మరియు సేవలను సర్ధుబాటు చేయడంలో ఎంతో సహాయపడుతుంది ఇది నాకు నా లాభాలను పెంచడానికి కూడా ఎంతో సహాయపడుతుంది కొత్త అవకాశాలను తెరవడం టెక్నాలజీ నా హోటల్కు కొత్త అవకాశాలను తెరవడంలో ఎంతగానో సహాయపడింది నేను ఒక ఆన్లైన్ ఆర్డర్ సిస్టమ్ను ఉపయోగిస్తాను ఇది నాకు నా గిఫ్ట్స్ షాప్లో ఆన్లైన్లో కొనుగోళ్ళను అందించడం సులభతరం చేస్తుంది ఇది నా కొత్త కస్టమర్లకు చేరుకోవడానికి మరియు నా వ్యాపారాన్ని కూడా ఎంతో విస్తరించుకోవడానికి సహాయపడింది